నేను మీషోలో ఒక షూ ఆర్డర్ చేశాను అది నాకు కొన్ని రోజులకి వచ్చింది షూను ఓపెన్ చేయగానే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన షూవే వచ్చింది అదినే నేను ఏ సైజులోఆర్డర్ చేశానో ఆ సైజే వచ్చింది చాలా బాగా నచ్చింది అది నేను మార్నింగు నడవడానికి ఆర్డర్ చేసుకున్నాను అది మార్నింగ్ వేసుకోగానే చాలా బాగా నచ్చింది చాలా అందంగా మెత్తగా బాగా ఉంది అది వేసుకుని వాకింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఆనందిస్తున్నాను ఎందుకంటే అయి వేసుకోగానే నాకు కాలు నొప్పులు మడం నొప్పులు మోకాలనొప్పులు అన్నీ పోయాయి అది నాతో కలిసి ఎంతోమంది వాకింగ్కి నడవడానికి వస్తారు వాళ్ళు నా షూ చూడగానే ఇది చాలా బాగుందిరా అని అన్నారు అది ఎక్కడ బుక్ చేసావురా మాకు కూడా కావాలి అని అడిగేవారు అది నేను పలానా ఆన్లైన్లో బుక్ చేసాను మీకు కూడా కావాలని అడిగాను వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో మాకు కూడా ఒక షూ కావాలిరా బాగుందని చెప్పారు వాళ్ళకు కూడా బుక్ చేసాను వాళ్ళకి సమయానికి వచ్చింది మేమందరు కలిసి షూ వేసుకోవడంవల్ల చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అది చాలా అందంగా ఉంది చాలా మెత్తగా నాణ్యగా మంచి క్వాలిటీలో వచ్చింది